నా నృత్య నిత్యా కృత్యులకు సంగీతాన్ని ఎంచుకునేటప్పుడు నేను నృత్య శైలి సంగీతం యొక్క టైప్ మరియు శైలిని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఉదాహరణ భరతనాట్యం కోసం నేను ప్రస్ సంప్రదాయ భారతీయ సంగీతాన్ని ఎంచుకోవచ్చు అయితే లాటిన్ నాత్యం నృత్యం కోసం నేను లాటిన్ సంగీతాన్ని ఎంచుకోవచ్చు నృత్య కథ సంగీతం యొక్క టోన్ మరియు భావోద్వేగాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది ప్రేమ కథను చెప్పే నృత్యానికి నేను ప్రేమ గురించి పాడే పాటలను ఎంచుకోవచ్చు నృత్యం కొరియోగ్రఫీ సంగీతం యొక్క లయ మరియు శక్తిని

తీసుకున్న తర్వాత నేను నా నృత్య నిత్యా కృత్యాలను అనువైన సంగీతాన్ని కనుగొనడానికి నా పరిశోధనను ప్రారంభిస్తాను నేను పాటలను వింటాను వీడియోలను చూస్తాను మరియు సంగీత దర్శకులతో మాట్లాడుతాను నాకు సరైన సంగీతాన్ని కనుగొనేవరకు నేను ఈ ప్రక్రియను కొనసాగిస్తాను నేను ఎంచుకున్న సంగీతం నా నృత్య నిత్యా కృత్యాలకు జీవం ఇవ్వడానికి మరియు వాటిని మరింత ఆకర్షణీయంగా మరియు అర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది